భారతదేశంలో ఎక్కువగా అవినీతి అనేది జరుగుతుంది ఇది ఒక పెద్ద సవాలుగా మారుతుంది ఈ అవినీతిని అరికట్టడానికి కొన్ని బృందాలు ప్రయత్నించినప్పటికీ ఎక్కడో ఒకచోట అవినీతి అనేది పుట్టుకొస్తూనే ఉంటుంది ఇప్పుడు మనము ఏదైనా దరఖాస్తు చేసుకోవాలంటే ఆ దరఖాస్తుని వారు ముందుకు తీసుకెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా వారి చేతిలో ఎంతో కొంత డబ్బు అనేది పెట్టాల్సి వస్తుంది అలా మనకి అలవాటు చేసేయడం వల్ల మనం కూడా వారికి డబ్బు అనేది ఇవ్వడం జరుగుతుంది కాకపోతే అది ఎంత అసమర్ధ పని అంటే వారి జీతాలు ఎందుకు ఇస్తున్నారు వారు చేసే పని మాత్రమే వారు సవ్యంగా చేస్తే మనకి ఎటువంటి అదనపు డబ్బులు అనేవి ఖర్చవ్వకుండా వారి వారి పని సక్రమంగా చేసినట్లయితే ఇలాంటి అవినీతి అనేది ఉండదు కాకపోతే వారు కొంత మంది ఈ డబ్బుకి అలవాటు అయిపోయి డబ్బుకి ఆమోహంతో ఆ డబ్బుని వారు సంపాదించాలని ఏదో ఒక విధంగా సంపాదించాలని ఒక ఆశతో వారు చేస్తున్న క్రియలన్ని ఇలాగే ఉంటున్నాయి దీనివల్ల దీనివల్ల మనకి కొంచెం ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మనము ఇలా అవినీతి చేయడం అనేది మనకు కూడా చాలా సహజంగా అయిపోయింది అలా చేస్తేనే కానీ మన పనులనేవి జరగట్లేదు అదొకటి సమస్యగా మన భారతదేశానికి ఒక పెద్ద సమస్య మారింది భారతదేశంలో అత్యధికంగా ఎదుర్కొనే సమస్య ఏ ఉద్యోగం రావాలన్న లేకపోతే మనకి ఏ పథకం అమలు అవ్వాలన్నా మనకి లోన్ శాంక్షన్ అవ్వాలన్నా కాని ఏదన్న ఇంటి ఇంటి లోను కానీ లేకపోతే ఎదన్నా వ్యాపారం చేసుకోవడానికి లోన్ కానీ ఇలాంటివి ఏదన్న పెట్టుకోవాలన్నా కూడా లోన్ శాంక్షన్ అయిన తర్వాత వచ్చిన డబ్బుల నుంచి వారికి ఎంతో కొంత ముట్ట చెప్పాల్సిన పరిస్థితి అనేది కలుగుతుంది దీనివల్ల మనకి కొంచెం నష్టం ఉంటుంది అలాగే డబ్బు అనేది వారికి ఇవ్వడంతో మిగతా వారికి కూడా ఇలా ఇస్తేనే వారికి పనులు అవుతాయని నమ్ముతూ ఉంటారు కూడా ఇలాంటివన్నీ తగ్గించ తగ్గిచ్చడానికి మన భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలు అన్నీ కూడా ఒక ఏకతాటిపై వచ్చి అవినీతిని నిర్మూలించితే బాగుంటుందని నా అభిప్రాయం అలాగే ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే చదువు చదువుకో చాలామంది ఈ మధ్యకాలంలో అందరూ చదువుకుంటున్నారు కాకపోతే కొంతమంది ఆడపిల్లలు ఇంకా చదివించడానికి కొంచెం ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు చదివనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఒకా ఇంపార్టెంట్ అనేది ఇవ్వాలి దానికి ముఖ్య ముఖ్యపాత్ర అనేది చాలా అవసరం చదువు లేకపోతే ఈ రోజుల్లో మనిషి ఏమీ చేయలేకపోతున్నాడు తాను కనీసం డిగ్రీ వరకు అన్న చదివితే కానీ ఉద్యోగం అనేది రావట్లేదు అది ఆడవారికైనా అవ్వనివ్వండి మగవారికైనా అవ్వనివ్వండి చదువు లేకపోతే వారికి ఉద్యోగం అనేది రావట్లేదు కాబట్టి చదువుకి క ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా మంచిగా ప్రోత్సహించి వారి పిల్లలని చదివించాలి అప్పుడు గాని మన భారతదేశం ముందుకెళ్ళదు దీనికి గాను ప్రభుత్వం ప్రతి పల్లెలోనూ అలాగే పట్టణాల్లోనూ ప్రభుత్వ పా కళాశాలలు పాఠశాలలు ఇలా నిర్మించి అక్కడ ఉన్న మంచి మంచి టీచర్లని మంచి ఉపాధ్యాయులని అక్కడ పెట్టి చదివించినట్లయితే వారు పిల్లలకి మంచిగా బోధించి పిల్లల్ని మంచి త్రోవలో పెట్టాలని నేను చాలాసార్లు అనుకుంటున్నాను అంతేకాకుండా ఇంకా సమస్యలు అంటే మన భారతదేశంలో ఉన్న సమస్య పేదరికం ఒకటి పేదరికం దేనివల్ల వస్తుందంటే మన పరిస్థితిల వల్ల అలాగే వారు చేసే వృత్తి కూడా అంతరించినట్లయితే కనుక వారికి ఎటువంటి ఉపాధి లేకపోవడంతో పేదరికం అనేది ఒకటి పెరుగుతుంది అలాగే మన ఖర్చులు కూడా ఖర్చుల వల్ల కూడా ఇలాంటివన్నీ జరుగుతాయి ఖర్చులు తగ్గించుకుంటే మనం మనకి ఇంట్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తాం కాకపోతే ఈ పేదరికంలో మన భారతదేశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పేదరికంలో ఇది తగ్గిచ్చాలని మన ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి కాకపోతే ఎంత ప్రయత్నించినా ఎక్కడో చోట వెలితి అనేది కనబడుతూనే ఉంటుంది ప్రభుత్వ పథకాలు కొంతమందికి అందుతున్నప్పటికీ కొంతమందికి అసలు ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు అని లేకపోతే పాన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు అని ఆరోగ్యశ్రీ అని ఇవి కం ముఖ్యంగా ఉండాల్సిన పథకాలు కానీ అవి కూడా అలాంటి వారికి అందట్లేదు దాని వల్ల వారు ఇంకా దిగజారిపోతున్నారు వారి జీవితాన్ని కోల్పోతున్నారు కూడా ఇలాంటివన్నీ చూసుకుని మనం ముందుకెళ్ళాలంటే కనుక ప్రభుత్వం ఇలాంటివన్నీ అరికట్టడానికి ఎంతోగానో ప్రయత్నించాలి ఇలా ప్రయత్నించినప్పుడే మనం ఈ భారతదేశంలో ఇలాంటి సవాళ్ళు అనేవి కొన్ని తగ్గిచ్చడానికి మనం కారణం అవుతాం భారతదేశంలో అయితే నాకు తెలిసిన మట్టుకీ ఇలా ఈ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నాను ఇవే ముఖ్యంగా అవినీతి అనేది ఎక్కువగా ఒక పెద్ద సవాల్గా మారుతుంది అది ముందు అరికట్టాలని నేను కోరుకుంటున్నాను